రెండు వందల ఇరవై అయిదు నలభై ఏడువేల తొమ్మిది వందల అయిదు ఎనిమిది లక్షల ఇరవై వేల రెండు వందల ముప్పై నాలుగు ఏడు లక్షల యాభై వేల ముప్పైమూడు రూపాయలు తొమ్మిది లక్షల తొంభై వేల తొంభై రూపాయలు